మా ప్రాంతంలో పశువైద్యశాలలు అనేవి రెండు ఉన్నవి ఆ రెండింటిలో అక్కడి యొక్క డాక్టర్లు రైతులకు మరియు ఇక్కడ ఉండే ప్రజలకు ఏ కష్టం నష్టం రాకుండా ఇంటికి వచ్చి మరీ వైద్యులకు వైద్యం అనేది చేస్తారు ఇక్కడ ఇచ్చిన డాక్టర్లు సలహాలు ఏంటంటే పశువుల యొక్క అనారోగ్యం రాకుండా